హలో మేడమ్ నేను ఇలా సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాను అండి దానికి సంబంధించి నాకు ఒక బిజినెస్ లోన్ అనేది కావాలి మీ బ్యాంకు నుండి ఒకవేళ లోన్ పెడితే ఎంత ఇస్తారు అనేది మీరు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అవునండి మొత్తము ప్రాపర్టీ నా పేరు మీదే ఉంది మొత్తము అహా ఏం పెట్టుకోలేదు అండి ఇదే ఫస్ట్ టైము మీకు ఏ టైమ్ వరకు సబ్మిట్ చేయాలి అండి అవి అన్నీ అంటే లోన్ ఎంత రావచ్చు మేము ఎంత అప్లై చేసుకోవచ్చు దానికి మంత్లీ ఇంట్రెస్టు

అంతేలేండి దానికి సంబంధించి నాకు మొత్తం డీటెయిల్స్ మీరు చెప్తారు కదా ఎంత లోన్ అనేది ఎలా కట్టాలి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అని నాకు ఆ రోజే చెప్తారా మీరు ఓకే అండి థ్యాంక్ యూ అండి